ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే మీరు మీ నెలవారీ ఖర్చులను సమీక్షిస్తున్నారు మరియు బటెట్ బడ్జెట్ ప్రయోజనాల కోసం మీ మొబైల్ బిల్ మొత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మీ మొబైల్ ఆపరేటర్ వెబ్సైట్ను సందర్శించి మీ బిల్ వివరాలను చూడాలనుకుంటున్నారు మీరు మీ మొబైల్ ఆపరేటర్ వెబ్సైట్కు వెళ్ళిన తరువాత మీ బిల్ వివరాలను చూడడానికి మీ మొబైల్ నెంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చెయ్యాలి మీ బిల్ వివరాలలో మీరు మీ నెలవారీ బిల్ మొత్తం ఉపయోగించిన డేటా చేసిన కాల్స్ మరియు ఇతర వివరాలను చూడవచ్చు మీరు మీ బిల్ వివరాలను చూసిన తరువాత మీ బిల్ మొత్తాన్ని మీ బడ్జెట్తో సరిపోల్చవచ్చు మీ బిల్ మొత్తం మీ బడ్జెట్కంటే ఎక్కువగా ఉండే మీరు మీ మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు మీరు తక్కువగా డేటా ప్లాన్ను ఎంచుకోవడం లేదా తక్కువ కాల్స్ చెయ్యడం ద్వారా మీ బిల్లును తగ్గించవచ్చు